చెప్పండి చెప్పండి ఎవరు హలో నమస్కారం అండి చెప్పండి ఓకే పేరు ఏంటండి మీ అబ్బాయిది గౌతం ఓకే ఓకే ఎన్ని రోజులు కావాలి ఆ ఫోర్ డేస్ మళ్ళీ క్లాసెస్ నేను ఎక్స్ట్రా క్లాస్ తీసుకోవాల్సి వస్తుంది అది మరి ఓకేనా మీకు

అవునా ఓకే అది మీరు ఒక పని చేయండి రేపు ఒక లెటర్ రాసి మీరు సైన్ చేసి గౌతమ్తో నాకు రేపు పంపించండి నేను నేను ప్రిన్సిపల్ మ్యామ్తో మాట్లాడి సైన్ చేపించి అటెండెన్స్ గ్రాంట్ చేపిస్తాను సరే తర్వాత అది మీరు వచ్చాక నాకు మీరు కాల్ చేసి చెప్తే దెన్ ఐకెన్ మళ్ళీ నేను క్లాస్ తీసుకోగలుగుతాను గౌతమ్కి సపరేట్గా థ్యాంక్ యూ

థ్యాంక్ యూ అమ్మా